అవును సార్ అవును సార్

అవును సార్ అవును సార్

అదే సార్ సో కొంచెం బాగానే చదువుతున్నాడు పర్వాలేదులే కాని ఇంటికెళ్ళిన తరువాత కొంచెం మొబైల్స్ కానీ తరువాత టీవీ కానీ వీటికి చాలా దూరంగా ఉంచండి కొంచెం బాబుని చదువుకునేటట్టు వాతావరణంలో ఉంచడానికి ప్రయత్నం చెయ్యండి సార్ ఎందుకంటే మ్యాగ్జిమమ్ మొబైల్స్ కొంచెం అవాయిడ్ చెయ్యించండి పర్వాలేదు బాగానే ఉంది కానీ ఇంకొంచెం పికప్ కావడం కోసము మంచి వాతావరణాన్ని కనుక వాళ్ళకి ఏర్పాటుచేస్తే ఈ బాబు మంచి రిసల్ట్ని ఇచ్చే అవకాశం ఉంటుంది సార్ సార్ ఇప్పుడు మా మాథ్స్లో ఆయితే బాగానే ఉంటున్నాడు కొంచెం ఇంగ్లీష్ ఒకటి సైన్స్ ఒకటి కొంచెం డల్గా ఉంటున్నాడు సార్ వీటిని బాగా కొంచెం తెల్లవారుజామున లేచి వాడిని కొంచెం చదివిస్తే అట్లా కూడా మంచిగా పికప్ అవుతారు సార్ మిగతా అంతా బాగానే ఉంది మిగతాది కూడా బాగానే ఉంది సో ఒకటి ఇంగ్లీష్ ఒకటి సైన్స్ కొంచెం వెనుకబడుతున్నాడు సార్ సార్ బుక్స్ మనకి బుక్ స్టాల్లో అందుబాటులో ఉంటయి సార్ మనకి సో ఇంగ్లీష్కి సంబంధించినవి ఉంటాయి మెయిన్గా స్పోకెన్ స్పాట్లో చాలా కొంచెం డల్గా ఉన్నాడు సో లిటరల్గా అంటే హ్యాండ్రైటింగ్ బాగానే ఉందిలే కాని ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేకపోతున్నాడు అలాగే కొంచెం సైన్స్ కూడా కొంచెం డల్గా ఉన్నాడు సార్ సైన్స్కి సంబంధించిన కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి మనకి మార్కెట్లో దొరుకుతాయి ఆ ఎక్స్పరిమెంట్ వైస్గా వాటిని కొంచెం ఇంటి దగ్గర మీరు కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ మీరు కేర్ తీసుకుంటే మంచి రిసల్ట్ ఇస్తాడు సార్ బాబు ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ